మాకు భవిష్యత్తులో పాడడానికి ఉన్న లక్ష్యాల గురించి లేదంటే కోరికల గురించి ఖచ్చితంగా చర్చించగలను ఎందుకంటే నాకు చర్చించే అర్థం ఉంది కాబట్టి అంత ఏమంటారు సౌకర్యం అలా అన్నట్టు అలాగే ఇప్పుడు పాడటానికి అంటే కొంచెం స్వరం అనేది చాలా బాగుండాలి నాకు అంత నాకు నా స్వరం అంతగా ఉండదు వినడానికి వినసొంపుగా ఉండదు నాది స్వరం అనేది ఎంతో చక్కగా ఎంతో వినసొంపుగా ఉంటే వినేవారు ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా వినసొంపుగా వింటు ఉంటారు అలా అయితే ఎంతో వినేకొద్ది ఇంకా వినాలి అని ఆసక్తిగా ఉంటుంది వినాలి అని అనిపిస్తు ఉంటుంది నా స్వరం అంతగా ఉండదు కానీ ఏదో ఒక ఏదో అప్పుడప్పుడు అనిపిస్తు ఉంటుంది ఇలా ఎప్పుడైనా చేద్దాము అన్నట్టు ఎప్పుడైనా ఇలా ఎక్కడైనా పాడుదాము పాడితే ఏమైనా తెలుస్తుంది అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తు ఉంటుంది కానీ ఏదైనా ఒక రోజు చూసి పాడాలి అని ఏదో ఒక రోజు అనుకుంటు ఉంటాను ఎప్పుడైనా చేస్తాను నా యొక్క ఈ నా లక్ష్యాన్ని నాకు పాడటం అనేది చిన్న కల దాన్ని కల నేరవేర్చుకోవడం కోసం నేను ఎక్కువగా కష్టపడుతు ఉంటాను స్వరాన్ని మార్చుకుంటు ఉంటాను నేను ఎంతో కష్టపడతాను నా స్వరం మార్చుకోవడం కోసం ఎక్కువగా వేరే వాళ్ళ స్వరం కానీ పాటలు కానీ వాళ్ళ గొంతులు కానీ వినేేటప్పుడు నాకు నా ఎంతో బాధగా ఉంటుంది నా గొంతు ఎందుకు అలా లేదని నాకు పాడడం అంటే చాలా ఇష్టం నాకు ఎంతో ఆసక్తిగా ఉంటుంది నాకు ఎంతో కొరతగా ఉంటుంది